ఈ సంవత్సరంలో మాకు మేము చాలా కష్టాలు ఎదుర్కొన్నాం ఎందుకంటే నేను ఒక రైతు కుటుంబం నుంచి వెళ్ళి వచ్చాను రైతు కుటుంబం నుండి వచ్చిన వల్ల విపరీతమైన వర్షాలు పడినాయి విపరీతమైన వర్షాలు పడడం వల్ల మాకు వరదలు వచ్చాయి వరదలు వచ్చి మొత్తం పంట పొలం అనేది మొత్తం మునిగిపోయింది పంట నష్టం బాగా వాటిల్లింది మేము ఎక్కువగా పసుపు పెట్టాము పసుపు మొత్తం పసుపు తోట మొత్తం నీటిలో మునిగిపోవడం వల్ల భారీ నష్టం అనేది వా వాటిల్లింది ఇది మేము ఎదుర్కున్నపెద్ద సమస్య హ అవ్వ మొత్తం చెట్లు అన్నీ ఆ వాటర్ పోవడం వల్ల లోపల ఉన్న పసుపు అనేది మురిగిపోయింది పసుపు అనేది ఎక్కువగా ది దిగుబడి రాలేదు మేము పెట్టుబడి పెట్ పెట్టిన పెట్టుబడి కూడా మాకు రాలేదు అది అయితే మేము మా పక్క పంట తోటి రైతుని చూసాము ఆయన టమోట పంట పెట్టాడు ఆయన టమోటో పంట పెట్టడం వల్ల ఆయన మస్తు అప్పులు ఉన్నా ఆయన కోట్ల లాభాలు ఆర్జించాడు దీనివల్ల ఏదైనా అదృష్టం కలిసి రావాలని మేము అనుకున్నాము ఈ సంఘటన అనేది మాలో బాగా నాటుకొనిపోయింది మేము చాలా నష్టాలలో కూరుకుపోయాము అదే వేరే వాళ్ళు వేరే సైడ్ రైతులు అయితే టమోట పెట్టించడం వల్ల టమోట రేట్ బాగా డిమాండ్ పెరగడం వల్ల వాళ్ళకి మంచి లాభాలు వచ్చాయి మేము కూడా అసలు ఫస్ట్ టమోట పెడదాం అనుకున్నాము కానీ ఈ మా అమ్మ నాన్న వాళ్ళు పసుపు పెట్టాల్సి వచ్చింది దాని వల్ల ఈ కాలంలో కురిసిన వర్షాల వల్ల మళ్ళీ నార్త్ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఎక్కువ వర్షాలు కొట్టడం వల్ల కొండ చర్యలు విరిగిపోవడం వల్ల అక్కడ నీరుని కూడా కిందకు వదలం వదలడం జరిగింది దాని వల్ల నీరు అనేది ఎక్కువ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలకు రావడం వల్ల పంటపొలాలు అన్నీ చాలా మునిగిపోయాయి